ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన కొన్ని ముఖ్యమైన చర్యలు విధానాలు ద్వారా గ్రూపులు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సమూహాలు ద్వారా పేద మహిళలకు రుణ సదుపాయం కల్పించడం మహిళ పోలీస్ స్టేషన్లు మహిళలపై జరుగుతున్న అగాయిత్యాలను అరికట్టేందుకు ప్రత్యేక మహిళ పోలీస్ స్టేషన్లు అమ్మఒడి పథకం పేద కుటుంబాల పిల్లల విద్యా కోసం తల్లులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం మహిళ కమిషన్ మహిళల హక్కులు రక్షణ న్యాయం కోసం మహిళ కమిషన్ స్థాపన మహిళ పార్లమెంట్ మహిళ నేతృత్వాన్ని పెంపొందించేందుకు మహిళ పార్లమెంట్ ఏర్పాటు